మేము ఎక్కువగా ఉత్తర వంటలే వండుతాము పల్లెల్లో దక్షిణ వంటకాలు మాకు నచ్చవు అక్కడివాళ్ళు ఎక్కువ నూడిల్సు బన్స్ అలాంటివి వండుకుని తింటారు అందులో ఎక్కువగా మైదా మిక్స్డ్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి ఫుడ్లు మేము తినము ఉత్తర తెలంగాణలో ఓన్లీ రైసు వాటికి కాంబినేషన్గా కర్రీస్ వండుకొని తింటారు అదే దక్షిణాదిలో అయితే ఎక్కువ నూడిల్స్ సూప్సు స్వీట్స్ వంటకాలు తింటారు మేము అలాంటి వంటకాలు తినము మేము గ్రామాల్లో ఉంటాము కాబట్టి ఎక్కువగా ఉప్పు కారం మసాలాలకు సంబంధించిన వంటకాలు మాత్రమే తింటాము ఇక్కడ నూనె కూడా రైస్ బ్రెయిన్ ఆయిల్ సన్ ఫ్లవర్ పల్లి నువ్వులు అలాంటి నూనెలు వాడతాము అదే దక్షిణాదిలో మాత్రం ఎక్కువగా కోకోనట్ ఆయిల్ వాడుతారు అందుకే మేము ఆ వంటలు తినము ఎక్కువ శాతము మేము ఉత్తరాది వంటలే తింటాను అందుకే మేము ఎక్కువ ఉత్తరాది వంటకాలే చేస్తాము ఉత్తరాది వంటకాలలో మెయిన్ మాకు నచ్చేది అన్నం అన్నము అంటే ఇది రైస్కు సంబంధించింది దీంతోపాటు కాంబినేషన్గా ఏదైనా కర్రీ కాంబినేషన్ పెట్టుకుని తినడం జరుగుతుంది వంటక కూరలు ఆకుకూరలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఏవైనా కూడా వంటకాలే ఇక్కడ రెండు మూడు పూటలా ఇలాంటి భోజనమే చేస్తారు అదే దక్షిణాదిలో అయితే నూడిల్సు బన్స్ లాంటివి తింటారు మేము ఎక్కువ అందుకే ఉత్తరాది వంటకాలే ప్రిఫర్ చేస్తాం